పాలసీ కవరేజ్ గురించి నా పాలసీ కింద ఏ రకమైన రిస్క్ కవర్ అయ్యి ఉన్నాయి వాహన ప్రమాదాలు మొదలగు వాటి గురించి స్పష్టత ఎలాంటి అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి లోన్కి వచ్చే నష్టాలు లోన్ పరిపూర్ణం కాలేదంటే పాలసీ కింద ఏమైనా నష్టపరిహారం అందుతుందా పాలసీ కింద లోన్ రీపేమెంట్ ప్రొటెక్షన్ వంటి ప్రత్యేకత ఉందా మినహాయింపులు మరియు పరిమితులు ఏ కాలంలో ఏ రకాల పరిస్థితుల్లో పాలసీ కవరేజ్ వర్తించదు నా పాలసీ ఏమైనా డిజిటేబుల్ ఉన్నాయా అని పరికరం ముందు నేను చెల్లించాల్సిన మొత్తం ఇతర ముఖ్యమైన అంశాలు భవిష్యత్తు కోసం అవగాహన మీ పాలసీ సమీక్షించి నవీకరించాల్సిన అవసరం ఉందా ఇన్వెస్ట్మెంట్ లేదా సేవింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయా సంభాష్లో పాలసీ దాన్ని జాగ్రత్త మాట్లాడేటప్పుడు ముఖ్యమైన విషయాలు పత్రంలో రాసుకోవాలి ఆడియో రికార్డింగ్ లేదా రాతపూరితం అడగండి ముఖ్యంగా షరతుల నియామకాల గురించి ఏదైనా సందేహం ఉంటే వివరణాత్మకత పత్రాలు ఇవ్వమని బ్రోకర్ లేదా ఏజెంట్ను అడగండి మీరు పూర్తి వివరాలు స్పష్టమైన సమాచారం అందితేనే బహుశ సమస్య లేకుండా సరైన నిర్ణయం తీసుకోవచ్చు